నమస్కారం చెప్పండి నమస్కారం చెప్పండి చెప్పండి

అవునండి చెప్పండి పదిహేను సంవత్సరాలకి టేకు చెక్క ఒక ముప్పై దుంగలు దాకా పట్టొచ్చు అమ్మ పట్టేస్తుంది అమ్మ దుంగొచ్చి ఇరవై వేలు నుండి ముప్పై వేలు దాకా ఉంది అమ్మ ఇప్పుడు ఈ మధ్యన బాగా పెరిగగాయి రేట్లు వర్షాల వల్ల తగ్గేది ఏమి లేదమ్మా ఇప్పటికే మేమే చాలా తక్కువకి అమ్ముతున్నాము అని ఫీల్ అవుతున్నాము అవునమ్మ ఎప్పుడు నా ఎప్పుడు నా దగ్గరే కొంటావు నీకూ తెలుసుకదా ఎలా నడుస్తుందో బయట అయితే ఎంతకి ఇవ్వమంటావు చెప్పు దుంగవచ్చి ఇరవై ఎనిమిదివేలు కాదు కాని ఇరవై తొమ్మిదివేలు చేసుకో అమ్మ ఆ వెయ్యి రూపాయల్లో నాకేమి వస్తుంది అమ్మ నాకు మిగిలేది తక్కువే కదమ్మా నీకే తెలుసు కదా నాకేమి మిగులుతుందో ఇరవై తోమ్మిది వేలుకి తగ్గేది లేదమ్మా నువ్వు ఎంత అరిసినా ట్రాన్స్పోర్ట్కి రవాణాకి మీరు మీరు చూసుకోండి అమ్మ ఎంత అవుతుందో దాన్ని బట్టి నేను తగ్గిస్తానులే దాని గురించి ఏమి మీరు బాధ పడకండి సరే అమ్మ రవాణాకి ఎంత తగ్గించామంటావు నువ్వే చెప్పు పోనీ అంటే ఎంత దూరం పడుతుంది మూడు వేలు అంటావా సరేలే చెక్కకి ఎలాగో తగ్గించలేకపోయాను కదా ఇదన్నా తగ్గిస్తానులే ఎక్కించేసుకోండి అమ్మ ముందు డబ్బులు ఇచ్చి ఏదన్నా చేసుకోండి రవాణా మీ ఇష్టం సరే అమ్మ ముందు ముందు అడ్వాన్స్ ఒక పదిహేను వేలు కట్టేసి వెళ్ళండి అమ్మ సరే అమ్మ అయితే సరే అమ్మ